ఇళ్ళ నిర్మాణంలో టెక్నాలజీ పాత్ర ఎంతో ముఖ్యమైనది ఇటీవల కాలంలో టెక్నాలజీ అభివృద్ధి సాయంతో నిర్మాణ రంగం మరింత సమర్థవంతంగా మరియు వేగంగా మారింది కొత్త టెక్నాలజీలు ఇంటి నిర్మాణంలో అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి వాటి ఉపయోగాలు వివరిస్తే మొదటిది సాంకేతిక ఆవిష్కరణలు టెక్నాలజికల్ ఇనోవేషన్స్ త్రీ డి ప్రింటింగ్ త్రీ డి ప్రింటింగ్ ఉపయోగించి ఇంటి నిర్మాణం వేగంగా మరియు సరిగ్గా చెయ్యవచ్చు ఈ పద్ధతిలో ఒక ప్రింటర్పైకి పరిమాణాలు ఆకారాలు ప్రింట్ చెయ్యబడతాయి దాంతో నిర్మాణం తక్కువ సమయంలో పూర్తవుతుంది త్రీ డి ప్రింటింగ్ వల్ల అదనపు కార్మికులు ఖర్చులు తగ్గవచ్చు ప్ర ప్రీఫ్యాబ్రికేటెడ్ మోడ్యూల్స్ ప్రీఫ్యాబ్రికేటెడ్ మోడ్యూల్స్ అంటే ఒక భాగాన్ని ముందుగా ఫ్యాక్టరీలో తయారుచేసి నిర్మాణ స్థలంలో సెట్ చెయ్యడం ఈ పద్ధతి ద్వారా నిర్మాణ పనులు వేగంగా జరగడం శ్రమ ఖర్చు తగ్గడం సాధ్యం ఆటోమేటెడ్ మెషనరీ కొంతమంది నిర్మాణంలో క్రేన్ ట్రాక్టర్లు బుల్డోజర్లు వంటి ఆటోమేటెడ్ మెషనరీస్ ఉపయోగిస్తారు ఇవి పనిని వేగంగా పూర్తి చేస్తాయి కానీ లోపం రానివి వేగం పెరగడం టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఇంటి నిర్మాణం వేగంగా అవుతుంది ఉదాహరణకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంగా నిర్మాణాలను ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చెయ్యడం ద్వారా టెక్నాలజీ నిర్మాణం ప్రాధాన్యతను పెంచుతుంది సాంకేతిక పరికరాలు మానవ శక్తి సమయం మరియు శ్రమను తగ్గించి పనిని వేగంగా పూర్తి చేస్తాయి సమయం ఆదా టెక్నాలజీ వల్ల సమయం చాలా ఆదా అవుతుంది డిజిటల్ టూల్స్ రియల్ టైం ట్రాకింగ్ వంటి టెక్నాలజీలు నిర్మాణాల నిర్మాణ పనులను ముందుగా ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడంలో సహాయపడతాయి అలా పనులను చిన్న సేవలో పూర్తి చెయ్యడం సాధ్యమవుతుంది